నాకు ల్యాండ్లైన్ కాల్స్లో మాటలు మాట్లాడేటప్పుడు సమస్యగా సమస్యలు ఎదురౌతున్నాయి మాట్లాడేటప్పుడు సిగ్నల్ కట్ అవుతుంది ఆ సమస్య ఏంటో మీరు మా ఆపరేటర్ని కాంటాక్ట్ అయ్యి తెలుసుకోండి ఈ సమస్యని ఎంత తొందరగా మీరు సాల్వ్ చేస్తే అంత మంచిది